అదే మా బ్రదర్ నా మా బ్రదర్ది మ్యారేజ్ ఉందండి అంటే డెకరేషన్కి అవి అది ఎలా చేస్తారు ఏంటని ఎంతలో అవుతుంది

ఓకే మరి ఫ్లవర్స్ అవి అండి డెకరేషన్ ఫ్లవర్స్ అవి తెస్తారు కదా డెకరేషన్కి

సరిచేసుకోవచ్చు సరిచేసి ఓకే అయితే ఓకేనండి ఓకే

ఓకే ఓకే అండి ఓకే అండి

ఓకేనండి